నాకు పాత నగలంటే ఎక్కువగా ఇష్టము అందులో లక్ష్మీ అమ్మవారుతో చేసిన కాసుల పేరు అంటే ఎక్కువగా ఇష్టము అది చీరలపైకి చాలా అందంగా ఉంటుంది నేను అను వేసుకుంటే నిండుగా అందంగా కనిపిస్తుంది